సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు ఏం కావాలి మన దగ్గర ఇడ్లీ వడా దోశ పూరీ చపాతీ ఉన్నాయి సార్ చపాతీ ప్లేట్ ఫార్టీ ఫైవ్ సార్ టూ వస్తాయి ప్లేట్కి వెజ్ వెజ్ కర్రీసే వస్తాయి సార్ నార్మల్గా మీరు నాన్ వెజ్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము నాన్ వెజ్జా సార్ వెజ్జా ఓకే థ్యాంక్ యూ తీసుకొస్తాము